హలో కూరగాయల షాప్ వాళ్ళా మాట్లాడేది సరే ఫ్రెష్షుగా ఉన్నాయా కూరగాయలు సరే అయితే అండి ఎర్ర గడ్డలు పది కేజీలు బాగున్నాయా అవి టమేటాలు ఫైవ్ కేజీసు క్యారెట్టు క్యారె క్యారెట్టు టూ కేజీసు బీట్రూట్ త్రీ కేజీసు బంగాళదుంప ఐదు కేజీలు మునక్కాయలు ఆరు కేజీలు అవన్నీ ప్యాక్ చేసివ్వండి ఎంత అవుతుంది అంతా బెండకాయలు క్యారెట్టు బీట్రూటు బంగాళదుంప సరే అన్నీ టోటల్ అయితే ఎంత అవుతుంది దానిలో డిస్కౌంట్ ఏమి ఇవ్వరా చూసి చెప్పండి చూసి చెప్పండి అలాగంటే ఎలా సరే అండి